హలో నితీష్ నేను ఇంటర్ ఫ్రెండ్ భావనని మాట్లాడుతున్న నాకు ఒక హౌస్ రెంట్ కావాలి అంటే మీ బిల్డింగ్లో ఉందని తెలిసింది మీ సైడ్ వేరే వాళ్ళ ద్వారా సో నాకా రాజేష్ అని మన ఇంటర్ ఫ్రెండ్ చెప్పిండు మీ దగ్గర ఉందని చెప్పేసి అదే మీ బిల్డింగ్లో టూ టూ బిహెచ్కె ఒకే ఫోర్ మెంబర్సే కదా ఒకే ఫ్యామిలియే ఫోర్ మెంబర్సే కదా సో ఒకే ఏం లే ఫ్యామిలీ ఫ్యామిలియే ఉంటాము మేము అంటే మేము ఇక్కడ యల్బి నగర్లో ఉన్నాము సో అది కొంచెం బాగోలేదు ఈ బిల్డింగ్ కొంచెం ఏంతో బావుంది అని తెలిసి మేమే లేదు లేదు మేమే వస్తున్నాను మాకే కావాలి సో ఏం కాదు ఓకే మేము ఇస్తాము అంటే ఇంకేమైనా ఫోర్ సిక్స్ టీన్ థౌసండ్ పర్ మంతా ఓకే మేము ఇస్తాము అంటే ఇంకా ఏమంటారు ఏమంటారు అదే రూమ్ రెంట్ అదే మొత్తం వాటర్ వాటర్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అంతా మేమే కట్టాలా

ఓకే

ఓకే అంటే రూమ్ అవల్లా బాగానే ఉంటుంది కదా నీట్గా

ఓకే

ఓకే మీరు ఏమంటారు నాకు వాట్సాప్కి లొకేషన్ షేర్ చేయి నేను రేపు మార్నింగ్ వచ్చి చూస్తాను ఒక టెన్కి లెవెన్కి అట్లా ఓకే రేపు వస్తాను చూసుకోవడానికి రేపు వచ్చి అంతా చెక్ చేసుకొని మనీ ఇచ్చి పోతాను ఓకే ఓకే ఓకే బాయ్